నమస్కారం అమ్మ ఎవరమ్మా ఓ సిక్స్త్ వి సిక్స్త్ వి విజయమ్మా అదే మొన్న యూనిట్ టెస్ట్ జరిగిందమ్మా అప్పుడు మీ విజయ్ జస్ట్ పాస్ అయ్యాడు అదే జస్ట్ పాస్ మార్కులు తెచ్చుకున్నాడు అంతే ఇంకా బాగా ఇంప్రూవ్ చేసి చదివించాలి ఇంటికాడ ఎక్కువగా చదివించాలి ఇక్కడ ట్యూషన్ చెప్తున్నప్పటికీ మేము హోంవర్క్లవి అయిన తరువాత మీరు బాగా చదివించాలి ఇలా తక్కువ మార్కులు వస్తే మరి మనం ఎక్కువ చదువుకోవాలంటే ఎలాగమ్మా బాగా చదివించాలి మీరు అదే మరి ఇంకా యూనిట్ టెస్ట్లు అలా అలా పాస్ అయ్యాడు కాబట్టి మీరు ఎక్కువ చదివిస్తే ఎక్కువ మార్కులుతో పాస్ అవుతాడు క్లాస్ ఫస్ట్ వస్తాడు తర్వాత అయితే మరి మీరు బాగా చదివించాలి స్కూల్లో మేము ఎంత చెప్పినా ఇంటికాడ చదివితేనే కదా స్కూల్లో అయితే బాగానే చదువుతాడు కాకపోతే ఎవరితోని మాట్లాడడు సైలెంట్గానే ఉంటాడు చెప్పింది రిప్లై ఇవ్వడు చదువుతాడు అంటే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తేనే కదా మాకు తెలుస్తుంది మరి అయితే చూడండి ఇంటికాడ చెప్పండి స్కూల్లో బాగా చదువుకోవాలని చెప్పి స్కూల్లో అలా ఎందుకు ఉంటున్నాడమ్మ మరి అలా ఉండకూడదు కదా స్కూల్లో అందరితోపాటు ఉండాలి సైలెంట్గా ఉండకూడదు క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పాలి కదా నిలుచోబెట్టినపుడు బాగా అందరితో పా పాటు పార్టిసిపేట్ చే చెయ్యాలి కదా అందరితో పాటు కలిసి మెలిసి ఉండాలి కదా బాగా చదివించండి నేను చెప్తాను అవును భయపడ్డమంటే కొట్టేయడం అది చెయ్యకూడదు కదమ్మా మరి అందుకని గట్టిగా మాట్లాడుతాను అంతే గట్టిగా అయితే మాట్లాడుతాము సరేనండి అవును కదా మరి అందుకని మీ ఇంటిలో మీరే చదివించండి నేను కూడా ఇక్కడ చూసుకుంటాను స్పెషల్గా చదివిస్తాను ఇంకోకటి టైం టేబుల్ పెట్టి చదివించండి ఒక్కో సబ్జెక్టు ఒక్కొ సారి అన్నట్టు సరేనమ్మా